ఇక్కడ రిటైల్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటాయి హోల్సేల్ మార్కెట్లు ఓకే పర్వాలేదు అయితే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా మార్కెట్ అనేది ఉండదు హోల్సేల్ షాపుల్లాగా ఉంటాయి షాప్సే ఉంటాయి ఇటీవల సంవత్సరాలలో కూడా కిరాణా కూరగాయల ధరలు చాలా మారాయి ఇంతకు ముందు హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడే వెజిటబుల్స్ అన్నీ వచ్చేవి కానీ ఇప్పుడు అలా లేదు మనం హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా ఒక టూ త్రీ డేస్కి కూడా వెజిటబుల్స్ రావట్లేదు కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి అని చుడ్డవచ్చు ఇంకా ఆన్లైన్ షాపింగ్ విషయం చూసినట్లయితే అబ్బో అసలు అవి ఒకటి చూపిస్తున్నారు ఒకటి తెస్తున్నారు అసలు బాగోట్లేదు మనం పెట్టిన సైజ్ అయితే అసలు రావట్లేదు చాలా ఇదిగా వస్తున్నాయి మాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు దాంట్లో ఇంకొకటి కొన్ని కొన్ని యాప్స్ అయితే మాత్రం జెన్యూన్గా ఉంటున్నాయి చూపించింది తీసుకువస్తున్నాయి అంతా బాగుంటుంది మెటీరియల్ అది కూడా దానికొచ్చే ఇది కూడా అన్ని కూడా బాగుంటున్నాయి ఇంకా అంతేకాదు మనం ఏదన్నా ఐటమ్స్ బుక్ చేసినా కూడా మంచిగా కూడా కొన్ని కొన్ని యాప్స్ మిషో ఫ్లిప్కార్ట్ ఇలా కొన్ని అవి రావట్లేదు ఇది అమెజాన్ అయితే అమెజాన్ మింత్రా ఇవి అయితే బాగా వస్తున్నాయి మంచి మంచి బ్రాండ్లు ఉంటున్నాయి ఆ బ్రాండ్కి తగ్గట్టే మంచి వస్తువులు పంపిస్తున్నారు మనం ఎప్పుడైనా సరే ఏదన్నా ఆన్లైన్లో మనం ఏదన్నా ఐటమ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మినిమం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన తీసుకున్న వాళ్ళ ఐటెంసే మనం తీసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనము తీసుకున్న తరువాత వాళ్ళు తీసుకున్న తరువాత పిక్స్ పెడుతున్నారు కొన్ని అవి ఖచ్చితంగా మనం చూసుకోవాలి మనకి లెంగ్త్ ఎంత వరకు వచ్చింది ఏంటి అని కూర కూరగాయలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి మనం కూరగాయలు తెచ్చుకున్నవి వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఇంకా ఉండగా ఉండగా ధరలు పెరిగిపోవచ్చు కాబట్టి మనం ఉన్నదాంట్లోనే చక్కగా వాటిని సర్దుబాట్లు చేసుకొని హోల్సేల్లో కొనుక్కొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుండా కొంచెం మంచివి తీసుకోవచ్చు అని నా ఉద్దేశం